ప్రస్తుతం ప్రజలు ఎ ఎదురుకునే అతిపెద్ద సాంకేతిక ఇబ్బంది ఏమనగా ఓటీపీ కుంభకోణాలు ఇందులో ఏం జరుగుతుందంటే ఎవరో ఒక వ్యక్తి మనకు మనకైతే ఫోన్ చేసి మేము బ్యాంక్ ఫలానా బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాము మీ మీ బ్యాంక్ ఖాతాలో కొన్ని ఇబ్బంది ఇబ్బందులున్నాయి మీ కొ మీ బ్యాంకు బ్యాంక్ ఖాతా వివరాలు చెప్పండి అంట్ అంటూ అతని వాళ్ళ మన బ్యాంకు ఖాతాలో నుండి వేల వేలు వేలకు వేలు లక్షలు లక్షలు డబ్బులయితే కాజేయడం జరుగుతుంది ఇది ప్రస్తుతం ఉన్న అత్ అత్ ప్రస్తుత ప్రజలు ఎదురు ఎదురుకుంటున్న అతిపెద్ద సమస్య రోజు రోజుకి ప్రతిరోజూ తక్కువలో తక్కువలో తక్కువ కొన్ని కోట్ల పైసలు ఇలా ఇలా చాలా మంది మోసపోతున్నారు సో ఇది ప్రస్తుతం ఉన్నప్రజల ప్రజలు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్య సో నేను నేను ప్రజలకి ఏమని సలహా ఇస్తానంటే ఏ బ్యాంకులు కానీ మనకు మనకు ఫోన్లు చేసి బ్యాంకు వివరాలు అడగరు నీకు ఏవైనా ఎటువంటి సందేహాం వచ్చినా మీ బ్యాంకు ఖాతా గురించి మీరు ఎలాంటి ఫోన్ కాల్స్ నమ్మకుండా మీరు స చక్కగా బ్యాంకుకు పోయి నీ ప్రయి నీ సమస్యకు పరిష్కారం చేసుకోవాలి ఎలాంటి వారికి అడిగిన కూడా మన మొబైల్లో వచ్చే ఓటీపీలు మాత్రం ఎవరికీ చెప్పకూడదు